ఓకే థాంక్ యూ ఈ రెస్టారెంట్ లో చికెన్ మొగలై కర్రీ ఇంకా చైనీస్ ప్లాటర్ ఉన్నాయా ఓ అవునా అయితే మూడు ఒక్కొక్క ప్లేట్ ఇవ్వండి ఇంకా కర్రీలో కొంచెం మసాలా తక్కువ వేయండి కాస్ట్ ఎంత ఉండవచ్చు

ఓ అవునా ఆ ఐస్ క్రీమ్ తెండి బట్టర్ స్కాచ్ విజయనగరంలో సాంప్రదాయమైన వంటలు ఇంకా ఏమైనా ఉన్నాయా

ఆ వద్దులే అండి అయితే మష్రూమ్ కర్రీ తెండి ఒక ప్లేట్ ఆ మరి ఆ వద్దులే అండి ఎంత వీలు అయితే అంత తొందరగా తెండి చూద్దాం